ప్రస్తుతం మన తెలంగాణలో చాలా రకాలుగా చాలా రకమైన విద్యాసంస్థలు ఉన్నాయి దానిలో ముఖ్యంగా గురుకుల పాఠశాలలో ఆదర్శ పాఠశాలలు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు ఇలా చాలా రకమైన పాఠశాలలు ఉన్నాయి ఆ పాఠశాలలో చాలా కుటుంబ పరిస్థితి బాలేని పిల్లలు చాలామంది విద్యనభ్యసిస్తూ అలాగే ఆ పాఠశాలలో భోజన వసతి వసతి సదుపాయాలు అందుకుంటున్నారు అలాగే భోజనం విషయంలో కూడా ప్రభుత్వం చాలా రకాలైన పౌష్టికాహారం అందించే విధంగా ప్రభుత్వం చాలావరకు కృషి చేస్తుంది ఎందుకంటే చాలా మంది పిల్లలు తమ కుటుంబ తమ కుటుంబ పరిస్థితి బాగా లేక చాలా పాఠశాలల్లో

కనీసం తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి పిల్లలకు ఇలాంటి విద్యా విధానం చాలా బాగుంది ప్రత్ ప్రత్యేకంగా హాస్టల్లలో చాలా మేలు మేలు కరంగా ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణలలో ప్రస్తుతం తెలంగాణలో చాలా రకమైన విద్యా విధానంలో మార్పులు చాలా జరుగుతున్నాయి అవి డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం మూడు సంవత్సరాలకు తగ్గించి రెండు సంవత్సరాలు కొనసాగేలా భారీ విద్య విధానాలు రూపొందించి రూపొందించబడుతున్నాయి అలాగే పదవ తరగతి పరీక్షలలో ఇంతకు ముందు గత సంవత్సరం ఇంటర్నల్ మార్కులు ఇరవై శాతం పరీక్షలలో ఎనభై శాతం ఉండేది కానీ ప్రస్తుతం ఇంటర్నల్ మార్కులను తొలగించే త పరీక్ష మార్కులనే నిర్ణయించారు అలాగే ప్రభుత్వం కొత్త కళాశాలలను కొత్త అంగన్వాడీలను కొత్త గురుకులాలను ప్రవేశపెట్టి చాలా రకాలుగా మేలు చేస్తున్నాయి ఇలాంటి కొత్త కొత్త విధానాల వలన చాలామంది పేద నిరుపేద కుటుంబంలో నివసిస్తున్న విద్యార్థులు చాలా ఉపయోగపడుతున్నారు అలాగే హాస్టల్లల్లో కూడా పౌష్టికవహం పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తున్నారు ఇంకా మెరుగైన విద్యా విధానం మెరుగుపడాలి చాలా రకమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు గవర్నమెంటు రూపొందిస్తున్న కొత్త విధానాల వలన లబ్ధి చేకూరేలా జరగాలి